సున్నా నాలుగు సున్నా మూడు రెండువేల పదమూడు సున్నా ఆరు సున్నా ఏడు రెండువేల పదహారు పదమూడు పన్నెండు రెండువేల ఇరవై మూడు పదహారు పదకొండు రెండువేల పద్దెనిమిది సున్నా మూడు సున్నా ఎనిమిది రెండువేల ఇరవై రెండు